నేను అరుదుగా వాడిన వేరే దేశం నుంచి వచ్చిన పదార్థం ఏంటంటే ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అనేది స్ప్రేన్ నుంచి వచ్చింది నేను చాలా అంటే చాలా అరుదుగా వాడిన నూనె అది ఎందుకంటే ఇది అది ఇక్కడ దొరికిన మంచిది దొరకదు అక్కడ్నించి వచ్చిన నూనె చాలా అంటే చాలా మంచి నూనె స్పె మంచిగా చేసిన నూనె అదే కాకుండా ఓరిగానో కూడా చాలా అంటే చాలా అరుదుగా ఉండేది ఎందుకంటే మనకి ఇక్కడ దొరికినవి అసలు మంచివి కాదు అక్కది నుంచి నేను రప్పించుకుని నేను అవి నా వంటకాల్లో చాలా అరుదుగా వాడడం జరుగుతుంది అలాగే కాకుండా చీజ్ ఆలివ్ ఆయిల్ ఓరిగానో ఇవన్నీ చాలా అంటే చాలా అరుదుగా దొరుకుతాయి ఎందుకంటే అవి వంటకాలకి చాలా అంటే చాలా మంచి టేస్ట్ని కానీ మొత్తము ఇస్తుంది అది వాడడం వల్ల నా వంటకం చాలా అంటే చాలా రుచిగా జరగడం జరుగుతుంది అనిపిస్తుంది మా పిల్లలు కానీ ప్రతి ఒక్ళ్ళురు కానీ చాలా ఇష్టంగా తింటారు అందుకని నేను చాలా అరుదుగా వాడిన నూనె ఆలివ్ ఆయిల్